నాకు ఇష్టమైన ఆధ్యాత్మిక గురువు ఎవరంటే క్రైస్తవ జీవితంలో పాస్టర్ కే సుందర్రాజ్ అతను నాకు ఎన్నో మంచి విషయాలను బోధిస్తున్న వ్యక్తి అతను ఎలా నాకు తెలుసు అంటే అతను మా చిన్నతనంలో మా తాతగారు అతని అతని ద్వారా మాకు పరిచయము అతను మాకు చాలా విషయాలు మంచి విషయాలు మాకు నేర్పించడము మంచిగా ఎలా ఈ జీవితంలో బ్రతకాలి ఎలా మనము జీవితంలో పైకి రావాలనే మంచి విషయాలు కూడా బోధిస్తూ మంచిగా మమ్మల్ని పైకి తీసుకు రావడంలో మంచి ప్రధాన పాత్ర పోషిస్తూ ఆధ్యాత్మికంగా మనము ఏ విధంగా ఉండాలి జీవితంలో మన కుటుంబంలో కావచ్చు మన సమాజంలో కావచ్చు ఏ విధంగా మనం జీవించాలి ఏ విధంగా మనం బ్రతకాలి అన్నది మాకు నేర్పిచ్చి మంచిగా ఉదయాన్నే లేసి ఏ విధంగా మనం దేవుణ్ణి పూజించాలి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి అనేది మాకు నేర్పిస్తున్నా ఏకైక వ్యక్తి పాస్టర్ కే సుందర్రాజు అతనంటే మాకు చాలా ఇష్టం అతను చెప్పే ప్రతీ మాట వినటానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది అతని ద్వారా మేము వింటున్నప్పుడు నిజమైన జీవితంలో ఎలా బ్రతకాలన్న ఆలోచనలో మాకు ఏ విధంగా జీవించాలి అనేటివి కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే మాకు ఇష్టమైన వారు ఆధ్యాత్మికమైన మాకు గురువు నా నాకు ఇష్టమైన గురువు సుందర్రాజ్